మునుపటి పాత మొబైల్స్ వచ్చి టూ జీ నెట్వర్క్తో పని చేస్తుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చి ఫైవ్ జీ నెట్వర్క్తో పనిచేస్తుంది పాత ఫోన్లో ఎస్ఎంఎస్లు కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు అదే స్మార్ట్ ఫోన్ వచ్చాక ఫేస్ టు వీడియో కాల్ చేసుకుంటారు తర్వాత మెస్సేజ్లు పంపిస్తారు ఇమేజ్లు పంపిస్తారు చాలా రకాల ఫీచర్సు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో ఉంది టూ జీ నెట్వర్క్లో మనం కాల్సు ఎస్ఎమ్ఎస్ తప్ప మనం ఏమీ చూడలేం ఏం వినలేము అయితే స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉంటే ప్రపంచం మనం చేతిలో ఉన్నట్టు లెక్క స్మార్ట్ ఫోన్లో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి యూట్యూబ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది టెట్రో ఉంది ఈ విధంగా రకరకాలుగా ఉంది స్మార్ట్ ఫోన్లో కానీ ఫీచర్ ఫోన్లో ఏం లేదు దానికి దీనికి తేడా కాని మునుపుటితో నెట్వర్క్లో నెట్వర్క్ గురించి తెలుసుకుంటే టూ జీ నెట్వర్క్ మాత్రమే వాడుతున్నాం టూ జీ వలన కాల్స్ వెళ్తుంది ఎస్ఎంఎస్ వెళ్తుంది వస్తుంది అయితే ఇప్పుడున్న ఫైవ్ జీ నెట్వర్క్ టెక్నాలజీ పెరగడంతో మనము ఎక్కడున్నా ఎంత ఫాస్ట్గా బండ్లో వెళ్తున్నా వీడియో కాల్లో క్లారిటీగా ముఖాముఖిగా చూసుకొని మనము మాట్లాడుకోవచ్చు ఎటువంటి నెట్వర్క్ కనెక్షన్ సరిగా లేదనే ఉద్దేశ్యమే లేదు బాగుంటుంది కానీ మునుపటి సిమ్ని కూడా వాడుతాను టూ జీ సిమ్లు అది కాస్ట్ ఎక్కువగా ఉండింది రీచార్జ్ చేసుకోవాలంటే ఇన్కమింగ్ రావాలన్నా కూడా డబ్బులు కట్టాలి అవుట్గోయింగ్ వెళ్ళానన్న డబ్బులు కట్టాలి అదే ఇప్పుడు నూట రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు రీచార్జ్ చేస్తే ఎయిర్టెల్లు వన్ ఫాయింట్ ఫైవ్ జీబీ వస్తుంది దీనిలో నెట్ వస్తుంది అన్లిమిటెడ్ కాల్సు అన్లిమిటు అన్రడ్ ఎస్ఎంఎస్ ఫ్రీ ఈ విధంగా చౌకగా దొరుకుతూ ఉంది అదే ఈ టూ జీ నెట్వర్క్లో డేటా ప్యాక్ వేసుకుంటే జీపిఎస్ ద్వారా వస్తుంది చాలా ఖర్చు అవుతూ ఉంది మనకి రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ప్రతి నెలా మనం ఖర్చు చేస్తున్నాం